హలో

చెప్పండి ఫోటోగ్రఫీ పైన అంటే ఏ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఓకే అంటే అంటే దీని వల్ల ఏమన్న ఎవరికి ఏమన్న ఫొటోసు తీసినవి ఉన్నాయా నేచరల్ ఫొటోస్ ఉన్నాయా

క్వాలిటీ అంటే అంటే ఇప్పుడు ఎడి ఎడిటింగ్ చేసుకోడానికా అంటే దేని విధంగా అని నువ్వు చెప్పేది ఓకే ఓకే ఎడిటింగా ఎడిటింగ్ అంటే మనం హెచ్ హెచ్డీ దానికా ఎడిటింగ్ అనేది ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి కానీ చాలా మంది ఒక సినిమాటిక్ సినిమాటిక్లో రావాలంటే ఈ ఆ అడోబ్ అడోబ్ కంపెనీలలో చేసుకోవచ్చు వేరే లైట్ వన్ ఉంటుంది ప్లే స్టోరులో దాన్ని ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం ఆ క్వాలిటీ క్వాలిటీ చేసుకోవచ్చు మనం అంటే ఇంతా ఇమేజ్కి ఇంత ఫిక్స్ ఎంబి అని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కదా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా అట్లా కట్టుకుంటే మనం ప్రతి ఒక్క ఆ లిస్టులో ఎడిటింగ్ ఆప్షన్ అనేది వస్తుంది అది ప్రతి ఒకటి ఎడిట్ చేసుకోవచ్చు

నా ఓకే ఆహా మనీ ఓకే ఓకే మనీ అనేది ఇట్టే తీసుకోవాలి ఫోటో తీసినా అంటుర్రా ఏమి లేదు వినయ్ ఎడిటింగ్ చేసిన దేనిలో పెట్టుకుంటే మనీ అనేది ఎట్ల అయిన చేసుకోగలము ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ఉందా నీకు వినయ్ ఇంస్టాగ్రాములో నీకు ఇప్పుడు ఒక ఒక పక్షి ఫోటోని పోస్ట్ చేసినావు ఆ పోస్ట్ చేస్తే ఆ పక్షి ఇప్పుడు నీకు ఫాలోవర్స్ అనేది ఆ పక్షి ఫోటో చూసి ఒక కొందరు ఫాలోవర్స్ పెరుగుతారు నీకు ఒక ఫైవ్ కే టెన్ కే మెమరీ పెరుగితే నువ్వు దానిలోకి వెళ్ళి ఒక ఫేక్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు అంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు ఒక కెమెరా ప్రొడక్టు ఒక అమెజాన్ నుండి చూసుకుంటే ఒక కెమెరా ప్రొడక్టు లింక్ తీసుకొని మీ బయోలో పెట్టినావు అనుకో నీ ఫాలోవర్స్ ఏంటంటే ఆ బయోని లింకు బయో పైన ఉన్న లింకుపై క్లిక్ చేస్తే అది కెమెరా బుక్ చేసుకుం బుక్ చేసుకుంది అనుకో దానికి వెళ్ళి నీకు థర్టీ పర్సెంటు నీకు వస్తుంది క్యాష్ వస్తుంది క్యాష్ వితిడ్రా చేసుకోవచ్చు నీ అకౌంటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇంకా ఏంటంటే కొన్ని యాప్స్ ఉన్నాయి ఈ ఆ యాప్స్ ఏంటంటే ఈ సటరు స్టడీ స్టాక్ అని ఉంటుంది ఒకటి ఇంకోటి వన్ టూ త్రీ ఆర్ ఎఫు ఆర్ఎఫ్ ఇంకోటి ఐ స్టాక్ ఉంటుంది ఇంకో ఫోటో ఫోటో లియా ఈ అడోబ్ కంపెనీ ఐడియా ఉందా ఇన్కమ్ తీసుకున్న లైటు మనీ ఎడిట్ చేసుకొని ఇప్పుడు మనం తీసిన ఫోటోస్ ఉన్నాయి కదా వినయ్ ఆ తీసిన ఫొటో పైన ఏదన్న డిజైన్స్ కానీ మనం వీటిలో ఒక హెచ్డీ హెచ్డీ అప్లోడ్ చేస్తే అంటే అప్లోడ్ అప్లోడ్ చేయకముందు మనకు కొంచెం ప్రైస్ అనేది మెన్షన్ చేయాలి దాని కింద మనం ఎంతవ అవును అవును మనం వాళ్ళు ఒక కస్టమరు దానిలో కష్టమర్స్ ఉంటారు మనకు నా వాల్పేపర్ కానీ ఏద్దన్న నా ఫోటో కానీ నచ్చితే కింద డౌన్లోడ్ చేసుకుంటారు మనం అప్లోడ్ చేసిన ఫోటోకి ఇంత అమౌంట్ అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు అమౌంట్ పెట్టి డౌన్లోడ్ చేసుకుంటారు ఆ అమౌంటు మనం అమౌంటు అనేది మనకు మనం యాడ్ చేసుకోవచ్చు ఆ యాప్ నుండి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోచ్చు అట్లా అని ఒక్క ఫోటో నువ్వు ఒక ఫోటో దానిలో అప్లోడ్ చేసి అంటే అది నీకు ఎక్కువ ప్రమోషన్స్ అనేది ఎక్కడో చాలా మంది దానిలో నీ లాంటి వాళ్ళుచాలామంది ఉంటారు కాబట్టి మన ఫోటో అనేది ఎక్కడో ఉంటాయి ఒక వేల ఫోటోలు వేల ఫోటోలు మనం ఈ యాప్స్లో అప్లోడ్ చేస్తే దానిలోకి వెళ్ళి ఒక డైలీ ఒక హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్న నీకు ఒక ఇన్కమ్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ అనేది నీకు జనరేట్ అవుతుం ది సో ఇలాగ కూడా ఈ యాప్స్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు నువ్వు ఓకే అప్పుడు అట్ల అయితే నీకు ఇక యాప్స్ ఓపెన్ చేయగానే కొన్ని వేల లక్షల ఫొటోస్ అనేది వస్తాయి మనకి చాలామంది దానిలో కొన్ని లక్షల ఫొటోసు వేల ఫోటోసు దానిలో అప్లోడ్ చేస్తారు ఇప్పుడు మనం చూస్తే దానిలో ఒక్కొక్క ఫోటోలు ఫోటోలు అయితే ఉంటాయి మన మనకు సంబంధించినవి వేల సంఖ్యలో ఉంటాయి సో ఇట్లా కూడా ఎర్న్ చేసుకోవచ్చు మనీ ఇంకా ఏమైన తెలుసుకోవాలి అనుకుంటున్నారా వినయ్ మరి

ఓకే ఓకే వినయ్ ఓకే ఓకే వెల్కమ్ వెల్కమ్ వినయ్